ఈ కాలంలో పెద్దవాళ్ళతో మాట్లాడుదాం అంటే చాలా అరుదైన విషయం ఎందుకంటే చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కంటే మన అమ్మ నాన్న వయసులో ఉన్న వాళ్ళు కానీ పెద్దలతో మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచించి మాట్లాడుతారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సంస్కృతం కానీ వాళ్ళకి తెలిసిన ఆచారం కానీ మనకు ఏమీ అందులో కొంత కూడా తెలియదు దాని వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం మనం ఏదన్నా తప్పుగా మాట్లాడిన వాళ్ళు మనల్ని ఏమి అనలేరు అంటే వాళ్ళ ఆచారాలతో మాట్లాడుకోవడం మనకి చాలా ఇష్టంగా ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ప్రతి విషయం మనం తెలుసుకోవాలా ఆచారం వాళ్ళు కనుక లేకపోతే మన ఆచ మన ఇండియాలో ఉన్న ఆచారం అనేది ఉండదు మనకి ఆచారాలు గురించి తెలియదు పూర్వం ఏం జరిగిందో తెలియదు పూర్వం ఏమేమి యుద్ధాలు అయ్యాయో తెలియదు అసలు పూర్వ మనుషులు ఎలా ఉంటారు మనకు ఆ పద్ధతులు ఎందుకు వచ్చాయి ఈవిధ పూజ చేస్తున్నాం అంటే చేస్తున్నాం కానీ పూర్వం పద్ధతులు ఎవ్వరు చేయట్లేదు దానివల్ల ప్రతీ పూర్వం ఉన్నపెద్ద వాళ్ళతో అంటే ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఎప్పుడు మనం మాట్లాడతు ఉండాలి మాట్లాడితే మనకు కొన్ని విషయాలు కొంత వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలలో మనకు కొన్ని విషయాలు తెలిస్తాయి దానివల్ల మనకు ఎలా అంటే మన పూర్వకాలంలో ఎలా జరిగేది ఏంటి అని మనం ప్రతిదీ తెలుసుకోవచ్చు రేపు పొద్దున్న మనము అది ఆ సాంప్రదాయం అన్నది చచ్చిపోకుండా మనం కాపాడచ్చు మన పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళచ్చు ఇలాగా ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఇలాంటి భావం అనేది ఉంటే ప్రతి ఒక్కరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చిన జనరేషన్కి అసలు తెలియ తెలినా తెలియకపోవడం అవకాశం కూడా ఉంది వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు ఎందుకు లేదంటే వాళ్ళు ఇంకా ఈ జనరేషన్కి అలవాటు పడిపోయారు వాళ్ళకు పద్ధతులు ఏంటి తెలియదు ఈవెన్ మనకు కూడా చాలా పద్ధతులు తెలీవు మనకు అమ్మ నాన్న ఉండబట్టి మనకు తెలిసాయి ఆ మాత్రం కూడా మనము పేరెంట్స్ అయి మనం చేసుకుంటే మాత్రం మనకి కూడా ఆ పద్ధతులు తేలియక వాళ్ళకి చెప్పుకోలేక మనం కూడా ఆ జనరేషన్కి ఆ ఆచారానికి అలవాటు పడిపోతాం పూర్వ ఆచారాలు పూర్వ పద్ధతులు ప్రతిదీ మనం తెలుసుకోవాలి అలానే మన పిల్లలకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన పెద్దలకి అందరికి మనం తెలిసింది కూడా మనం చెప్తా ఉండాలి ఇలా చెప్పడం వల్ల అందరిలో ఆచారం అనేది పద్ధతులు అనేవి ఇంకా ఉంటాయి చచ్చిపోకుండా